నేటి కాలంలో ఫోటోగ్రఫీ అనేది ఒక కళగా మాత్రమే కాకుండా భావాలను వ్యక్తపరచడానికి సంఘటలను వివరించడానికి కూడా ఉపయోగపడుతుంది ప్రస్తుత పోకడలను దృష్టిలో ఉంచుకుంటే నేను సాధారణంగా ఒక ప్రదర్శనకి వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తాను మొదటిగా స్ట్రీట్ ఫోటోగ్రఫీ ఇది చాలా ట్రెండింగ్లో ఉంది మన అనుకున్న కొన్ని జీవితాల దృశ్యాలను మనుషుల హావభావాలను పట్టణ జీవితాన్ని ఇందులో ఉంటాయి మన చుట్టూ ఉండే సాధారణ దృశ్యాలను నూతన కోణంలో చూపించే ఫోటోలను చూడడం నాకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది రెండవది నేచర్ అండ్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ

అబ్యర్ధకరంగా ఉన్న జంతువుల జీవితాన్ని మొదలైనవి తెలియజేస్తాయి మూడవది డాక్యుమెంటరీ స్టైల్ ఫోటోగ్రఫీ ఇందులో ఒక కథను చెప్పే విధంగా ఫోటోలు ఉంటాయి ఉదాహరణకు ఒక ఒక వృత్తి జీవితం ఒక సామాజిక సమస్య లేదా ఒక సముదాయం యొక్క జీవన విదానం గురించి చూపించే ప్రదర్శనలు ఇవి నాకెంతో బాగా నచ్చుతాయి ఎందుకంటే అవి ఒక సందేశాన్ని ఇవ్వడమే కాకుండా భావోద్వేగాలను మేలుకొల్పుతాయి చివరగా క్రియేటివిటీ ఫోటో ఆర్ట్ డిజిటల్ మ్యానిపులేషన్తో కలిపి తీసిన ఫోటోలు మిక్స్ మీడియా ఫోటోగ్రఫీ కూడా ఈ మధ్య ఎక్కువ ప్రదర్శనలో కనిపిస్తున్నాయి ఇవి కళాత్మకంగా ఉంటాయి మరియు క్రొత్తగా ఆలోచించడానికి మనలని ప్రేరేపిస్తాయి ఈ విధంగా నేటి పోకడలను దృష్టిలో ఉంచుకుంటే వివిధ రకాల ఫోటో ప్రదర్శనలకు వెళ్ళడం ద్వారా నాకు ఆనందం అవగాహన రెండు లభిస్తూ ఉంటాయి